నా వంట శైలిలో భాగమైన కొన్ని ప్రత్యేక వంటకాలు కొబ్బరి లడ్లు లేదా బిర్యానీ లేదా చికెన్ కూర లాంటివి వాటిలతో నేను విధ విధమైన నూతనమైన వంటలను పాల్గొంటాను అలాగే చక్కెరతో హల్వాలు లేదా చక్కరతో నేను ఏదన్నా స్వీట్ తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తాను కొబ్బరి లడ్లకైతే నేను కొబ్బరి అలాగే రవ్వ పంచదార లేదంటే బెల్లాన్ని ఉపయోగించి కొబ్బరుండలు తయారు చేసుకుంటాను అలాగే నేను కొబ్బరితో ఒక కొత్త రకమైన స్వీట్ను తయారు చేసుకుంటాను ఆ తీపి పదార్థం చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది దానికి కావలసిన పదార్థాలు కొబ్బరి పాలు నెయ్యి ఇంకా బెల్లం ఈ పదార్థాలతో నేను కొబ్బరి స్వీట్ను తయారు చేసుకుంటాను దీన్ని తయారు చేసిన తర్వాత ఒక అరగంట ఫ్రిడ్జ్లో ఉంచి ఆ కొబ్బరి అనేది గట్టి పడేంత వరకు ఉంచుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకి కాలానికి అనుగుణంగా వచ్చే వేడి తగ్గడంతో పాటు మన బా బాడీకి చాలా విలువైన న్యూట్రియంట్లు విటమిన్లు లభిస్తాయి అలాగే నేను చికెన్ కానీ లేదా బిర్యానీలు తయారు చేసేటప్పుడు మసాలా దినుసులను ఉపయోగిస్తాను ఈ మసాలా దినుసులు ముఖ్యమైనవి జాపత్రి చెక్క లవంగాలు గసగసాలు జీలకర్ర ఆకు ఇంకా మరాఠీ మొగ్గ లాంటి మసాలా దినుసులను ఉపయోగిస్తాను ఇక చక్కరతో తయారు చేసే వాటిల్ని నేనైతే పిల్లలకు ఇష్టమైన వాటిల్ని తయారు చేస్తూ ఉంటాను ఆ ఇష్టమైన పదార్థాలు స్వీట్ కాబట్టి మేము రవ్వలడ్డుల్లో కానీ లేదా రాగిజావ కాసే వాటిల్లో కానీ చక్కరను ఉపయోగించడం జరుగుతుంది అలాగే గోధుమ పిండితో చేసే కొన్ని రకాల స్వీట్లకు చక్కర అనేది చాలా ఉపయోగపడుతుంది ఆ స్వీట్ మొత్తాన్ని మనం తయారు చేసుకున్న తర్వాత చక్కెర పాకంలో నానపెట్టడం కానీ లేదా చక్కరను నీళ్ళతో కలిపి అందులో ఉడికించడం కానీ జరుగుతుంది